భారతదేశంలో ఇరవై రెండు పైనే అధికార భాషలనేవి ఉన్నాయి అయితే ఇవి విభిన్న భాషా సంస్కృతికి నేపధ్యాన్ని అని ప్రతిబింబిస్తాయి అందులో ముఖ్యంగా అస్సాం రాష్ట్రానికి అస్సామీ భాష అనేది ఉంటుంది అలాగే బెంగాల్ రాష్ట్రానికి బెంగాలీ భాష గుజరాత్ రాష్ట్రానికి గుజరాతీ అనేది అధికార భాషగా ఉంటుంది అలాగే చాలా రాష్ట్ర రాష్ట్రాలలో హిందీ అనేది కూడా ఒక ప్రధమ భాషగా ఉంటుంది అలాగే కర్ణాటక వాళ్ళకి కన్నడ భాష అనేది అధికారికంగా ఉంటుంది అలాగే జమ్మూ కాశ్మీర్ ప్రజలకి కాశ్మీర్ భాష అనేది అధికారికంగా ఉంటుంది అలాగే కేరళ కేరళా ప్రజలకు మలయాళం అనేది అధికార భాషగా ఉంటుంది అలాగే మహారాష్ట్రలో మరాఠీ మరియు హిందీ కూడా అధికార భాషలుగా ఉంటాయి అలాగే ఒడిస్సాలో ఒడియా భాష అనేది అధికారిక భాషగా ఉంటుంది పంజాబీ పంజాబ్ రాష్ట్రంలో పంజాబీ భాష అనేది అధికారికంగా ఉంటుంది తమిళనాడులో తమిళం అనేది కూడా అధికారిక భాష ఆ రాష్ట్రానికి ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో తెలుగు అనేది అధికారికంగా ఉంటుంది అలాగే మణిపూర్లో మణిపూరి అనే భాష కూడా ఒక అధికారికంగా ఉంది ఇలాగ భారతదేశం అనేది ఇతర భాషల్లో ఇతర భాషలు కూడా చాలా ఉన్నాయి అలాగే భారతదేశ సంస్కృతి అనేది విభిన్న భాషలతో కూడుకుని ఉంది నిజంగా భారతదేశంలో భారతదేశంలోని ప్రపంచంలోని అత్యంత భాష వైవిధ్యం కలిగిన దేశం దేశాల్లో ఇది కూడా ఒకటి దేశంలో చాలా భాషలున్నాయి ఈ భాషా వైవిధ్యం అనేది భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలని చరిత్రను చరిత్రను కూడా గుర్తు చేస్తుంది భాష భారతదేశంలో భాషా వైవిధ్యం అనేది అనేక ప్రయోజనాలు కలిగుంది ఇది ప్రజల మధ్యన సంభాషణ అలాగే అవగాహనను కూడా ప్రోత్సహిస్తుంది ఈ కొత్త ఆలోచనలు మరియు సృజనాత్మకతను కూడా ప్రోత్స ప్రోత్సహిస్తుంది ఈ దేశం యొక్క సంస్కృతి మరియు చరిత్ర యొక్క సంపదను కాపాడుతుంది అదే విధంగా మనకి భారతదేశంలో భాషా వైవిధ్యం కొన్ని సవాళ్లతో కూడుకుని ఉంటుంది ముఖ్యంగా ప్రజల మధ్య అవగాహనా లోపానికి ఇది దారితీస్తుంది ఇది విద్య మరియు ఉపాధి అవకాశాలను కూడా యువతకు దూరం చేస్తుందని చెప్పుకోవాలి ఇది దేశం యొక్క ఐక్యతను కొంచం ప్రమాదంలో పడవేస్తుందని పోనీ మా ఉద్దేశంలో భాషా వైవిధ్యం కాపాడుకోడానికి అలాగే దాన్ని అభివృద్ధి చేయడానికి కూడా చాలా ముఖ్యం ఇది ప్రజల మధ్య అవగాహన పెంచడం అలా విద్య మరియు ఉపాధి అవకాశాలను మెరుగు పరచడం పరిచే విధంగా కూడా దేశం యొక్క ఐక్యతను బలోపేతం చేయడమనేది చాలా ముఖ్యం భారతదేశంలోని వివిధ భాషలు ఉండడం అనేది ఒక అద్భుతమైన అంశంగానే మనం పరిగణించవలసి వస్తుంది ఎందుకంటే విభిన్న సంస్కృతులు ఉండడం వల్ల కూడా చాలా అది దేశానికి కూడా సమగ్రతకు కూడా అన్నిటికీ దోహదపడుతుంది ఈ విధంగా భారతదేశంలో అనేక భాషలనేవి ఇతర రాష్ట్రాలను బట్టి అధికారిక భాషలుగా ఏర్పడతాయి అయితే అన్నిటిలో ముఖ్యంగా హిందీ భాష అనేది ఎక్కువగా ఉత్తర రాష్ట్రాల్లో ఉపయోగిస్తుంటారు అలాగే దక్షిణాది రాష్ట్రాలకి వచ్చేటప్పటికి ఎవరి రాష్ట్రానికి వారికి వాళ్ల అధికారిక భాష అనేది ఉంటుంది ఉదాహరణకు తమిళనాడు వాళ్ళకి తమిళ్ కర్ణాటక వాళ్ళకి కన్నడ కేరళ వాళ్ళకి మలయాళం అలాగే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలుగు ఈ విధంగా దక్షిణాది రాష్ట్రాలలో ఎవరి రాష్ట్రానికి వారికి ఒకొక్క భాష అనేది వాళ్ల అధికార భాషగా ఉంటుంది వారి రాష్ట్రానికి కానీ ఉత్తర రాష్ట్రాల్లో చూసుకుంటే వాళ్ళకి ఈ విభిన్న భాషలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి హిందీ మీద ఎక్కువగా వాళ్ళు ఆధారపడుతూ ఉంటారు అలాగే పూర్వకాలంలో మనం చూసుకుంటే సంస్కృతం అనేది మొత్తం దేశం అంతటా ప్రధాన భాషగా అధికారిక భాషగా ఉండేది రాను రాను అది తగ్గిపోయింది ఇప్పుడు ఎవరి రాష్ట్రానికి వారికి విభిన్నమైన అధికా అధికార భాషలు ఉన్నాయి ఇది కొంతవరకు స్వాగతించవలసిన విషయమే